పదవి విరమణ చేసిన వారికి మరియు వృద్ధులకు టెక్నాలజీ అనేక రకాలుగా ప్రయోజక ప్రయోజనకరంగా ఉంటుంది ముఖ్యంగా టీవీ ఇంటర్నెట్ వంటివి వారి జీవితంలో ఆసక్తి కరమైన మార్పులు తీసుకు రాగలవు వినోదము సమాచారానికి ఉపయోగము టీవీ ద్వారా న్యూస్ ధారావాహికలు సినిమాలు సంగీత కార్యక్రమాలు వీక్షించవచ్చు యూట్యూబ్ ఓటిటి ప్లాట్ఫార్మ్స్ ద్వారా వివిధ రకాల వీడియోలు చూడచ్చు రేడియో లేదా ఆడియో బుక్స్ వీనే సదుపాయం కూడా ఉంటాయి ఆరోగ్యము మెదడు వ్యాయామం యోగ వ్యాయామం ఆరోగ్య సంబంధిత వీడియోలను చూసి ఆరోగ్యానికి మెరుగుపరుచుకోవచ్చు మెదడు పదును ఉండేందుకు పజిల్స్ గేమ్స్ విజ్ఞాన పరమైన చర్చలు వంటివి ఉపయోగపడతాయి కమ్యూనికేషన్ సోషల్ కనెక్టివిటీ వాట్సాప్ జూమ్స్ స్క్రైప్ వంటి యాప్ల ద్వారా కుటుంబ సభ్యులు స్నేహితులతో టచ్లో ఉండవచ్చు సోషల్ మీడియా ఫే ఫెస్బుక్ ట్విట్టర్ ద్వారా కొత్త వ్యక్తులను కలవచ్చు వార్తలు తెలుసుకోవచ్చు ఆర్థిక వ్యక్తిగత అభివృద్ధి ఆన్లైన్ బుకింగ్ పింఛన్లు సేవలు బిల్లులు చెల్లించడం వంటి పనులు ఇంటి నుండే చేయవచ్చు కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం ఉచిత ఆన్లైన్ కోర్సులు వాడుకోవచ్చు గడియారం టైంపాస్ ఆన్లైన్ క్రీడలు బుక్స్ చదవడం టెక్నాలజీ సంబంధించిన చిన్న కోర్సులు నేర్చుకోవడం వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఇవన్నీ టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటే వృద్ధులు జీవితం మరింత సంచో సంతోషకరంగా మారుతుంది